ప్రాచీనకాలం యొక్క దక్షిణ భారతదేశంలోకి చెందిన భాష తెలుగు భాష ఈ భాష వినసొంపుగా ఉండటమే కాక ప్రాచీనమైనది కూడా అంటే దాదాపు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల ముందు నుంచి ఈ భాషను వాడుకలో ఉంది ఈ భాష వాడుకలో వుంది అయితే అప్పట్లో మాటలు కూడా పద్య రూపంలో ఉండేవి అనగా వినసొంపుగా గానయుక్తంగా రాగయుక్తంగా ఉంటూ ఉండేవి దీని వలన ఈ భాషను చాలా ప్రజలు వాడడమే కాకుండా ఈ భాషను పద్య రూపంలో వాడటం వల్ల చాలా మంది ప్రజల యొక్క మానసిక ఆరోగ్య స్థితి కూడా చాలా బాగా ఉండేది దీనివలన పాత కాలం యొక్క ప్రజలు చాలా ఆనందంగా సుఖశాంతులతో బ్రతుకుతూ ఉండేవారు అయితే చందో పద్యంగా ఉండటం సంధులు సమాసాలు అలంకారాలు విభక్తులు మొదలైనవి మాటలు కూడా పద్య రూపంలో చెప్పేందుకు వినసొంపుగా చేసే అంశాలు అయితే ఈ అంశాలు తెలుగు భాషలో ఉండడం వలన ఈ తెలుగు భాష యొక్క అందం మరింత పెరిగింది గొప్ప కవులు కవితలు సామెతలు జాతీయాలు పద్యాలు వ్రాయడం కూడా అనువుగా ఉంటాయి ఈ తెలుగు భాషలోని అంశాలు అనగా సంధులు సమాసాలు మొదలైనవి అయితే ఇంత అందమైన భాషను విదేశీయులు కూడా ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే ఈ కాలంలో సోషల్ మీడియా మెసేజింగ్ యాపులు మొదలుగునవి తెలుగు భాషను అంతరణ వైపు తీసుకు వెళుతున్నాయి అనగా నేటి రోజుల్లో ఇంగ్లీష్ వాడటం అనేది గొప్పగా చూస్తున్నారు ప్రజలు ప్రజలు ఎక్కువగా మెసేజింగ్ ఇవన్నీ ఇంగ్లీషులో చేయడం వల్ల తెలుగు భాష రాను రాను కనుమరుగు అవుతూ ఉంది అభివృద్ధి అయితే ఈ భాషలో ఎప్పటికీ ఏం లేదు అనగా పాతకాలలో అంత వినసొంపుగా వుండే భాష ఇప్పుడు మొత్తం మామూలు మాటల రూపంలోనే మిగతా భాషల్లాగే ఉంది అయితే కనీసం పాతకాలపు సాహిత్యాలు ఇవన్నీ ఉండడం తెలుగు భాషకు మంచి సూచన